పల్నాడు జిల్లాలో ఆడవారికి విద్య ఉద్యోగం అలాంటివి అన్నింటికీ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే పల్నాడు జిల్లాలో ఆడవాళ్ళు సగానికి సగం మంది విద్య సరిగ్గా లేనివారు లేదా చిన్న వయసులోనే వివాహాలు జరిగిపోయి వారు కుటుంబాలకి అంకితం కావడం వల్ల లేదా వారి పనుల్లోనూ చిన్న వయసులోనే వివాహాల వల్ల వచ్చే గర్భధారణ వలన ఇంట్లో పనుల వలన లేదా తాము చేయాలనుకున్న పనులు చేయలేక ఎందుకంటే లింగ సమానత్వం అనేది ఉండకపోవడం ఆడవారు ఏం చేస్తారు ఏం చెయ్యలేరు ఆడవారికి సమానత్వం అనేది ఉండదు అలాగే ఆడవారు కొంచెం తెలివిగలవారైతే వాళ్ళను మంత్రగత్తెలు అనేవాళ్ళు ఎందుకంటే పూర్వకాలం నుంచి ఆడవారు ఒక వంటింటి పక్షిలాగా లేదంటే వంటింటి ఎలుకలాగా ఉండడం అలవాటు అయిపోయింది వారికి అలా ఉండడం వల్ల వారు ఏదైనా నేర్చుకున్నా కొత్త ఏదైనా చెయ్యాలనుకున్నా వారిని చెయనివ్వరు ఆడవారు బయటికి వెళ్ళడం వల్ల చాలా సమస్యలు వస్తాయని చెప్పి వాళ్ళు నమ్మేవాళ్ళు ఎందుకంటే బయట జరుగుతున్న సంఘటనలు బట్టి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోతూ ఉన్నారు అలాగే ఉద్యోగాల విషయానికి వస్తే కనుక వారికి వివక్షత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వారు ఉద్యోగం చేయాలనుకున్న చోట కానీ లేదంటే ఏదైనా సొంతంగా ఉపాధి నిర్మించుకోవాలనుకున్నా కానీ చాలా కష్టాలు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అలాగే ఆడవారికి అవకాశాలనేవి చాలా తక్కువగా ఉంటాయి మామూలుగా అయితే పల్నాడు జిల్లాలో అవకాశాలనేది మరీ ఎక్కువగా ఉండదు ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు తమ కూతుళ్ళు కొంచెం ఉపాధి పొందాలి అన్న భావనతో చదివించడం మొదలుపెట్టారు అలాగే కొంతమంది ఏం చేస్తున్నారు ఆడవారు ఇంతవరకు చదివితే చాలు లేదా ఇంతమట్టుక్కి ఉద్యోగం వస్తే చాలు అనుకుని వారిని చదువు మాన్పించేసి వివాహాల్లోకి అంకితం చేస్తున్నారు అలాగే వారు కుటుంబాలకి అంకితం అవడం వల్ల పెద్దవారు కానీ లేదా పెళ్ళి అయిన ఆడవారు కానీ ఏం చేయడానికి వారికి అవకాశాలు ఉండటం లేదు అలా అదే విషయంలో వారికి సామాజికంగా ఏం మాట్లాడాలన్నా లేదా ఏదైనా సమస్య వచ్చి దానికోసం వారు ఎదురు తిరిగి ప్రశ్నించాలన్నా కానీ వారికి సమానత్వం అనేది ఉండటం లేదు వారికి ఏదైనా సమస్య వచ్చినా సరే వారు దానికి అందుబాటులో ఉండలేకపోతున్నారు తమ పిల్లల విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ ఆడవారికి ఏం తెలుసు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఈ సమస్యలు సానుకూలం చేయాలని అలాగే ఇలాంటి సమస్యలు ఆడవారికి ఇంక మీదట ఎదురు కాకూడదని భావిస్తున్నాము